నేను ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాను ఎక్కువగా దూరం ప్రయాణించాలి యాభై కిలోమీటర్లు వరకు మేము వెళ్ళాలి మధ్యలో మాకు ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది మేము ట్రాఫిక్ సమస్యను ఎదురుకోవడానికి ఒక వన్ అవర్ ముందే బయలుజేరి వెళాల్సి వస్తుంది అదే విధంగా మేము పిల్లలతో వెళ్ళేటప్పుడు అక్కడ మధ్యలో టాయిలెట్స్కి ఇబ్బంది అవుతుంది ప్రయాణం కూడా మాకు చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది రోడ్లు సరిగా లేకపోవడం వలన మాకు ఇబ్బందిగా ఉంది ఎండ కూడా ఎక్కువగా ఉండటం వలన ప్రతి చోట ఆగాల్సి వస్తుంది మేము గొడుగు కూడా పట్టుకొని వెళ్ళలేక పోతున్నాము బైక్ మీద సో ఇందువల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది